సుబ్బయ్య హోటల్కి స్వాగతం అండి ఏం కావాలి చెప్పండి ఖాళీగానే ఉన్నారు వీళ్ళు చెప్పండి ఏం ఆర్డర్ చేయమంటారండి ఆర్డర్ చెప్పండి మా దగ్గర వెజ్ బిర్యానీ ఉంటుందండి మామూలుది వెజ్లో వెజ్ ధమ్ కూడా ఉంటుందండి పనసపొట్టు ధమ్ అని వెజ్లో ఉంటుందండి వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటుందండి పుదీనా రైస్ ఉంటుందండి కరివేపాకు రైస్ టొమాటో రైస్ ఉంటుందండి ఇక ఫుల్ మీల్ ఉంటుందండి ఫుల్ మీల్స్లో పులిహోర వస్తుందండి కొంచెం అలాగే అదే పులిహోర ఉంటుందండి కొంచెం బిర్యానీ ఉంటుంది వైట్ రైస్ సెనగపప్పు కర్రీ ఉన్నాదండి ఆలు కర్రీ ఉన్నాదండి గుత్తి వంకాయ కర్రీ ఉన్నాది పప్పు ఉందండి పచ్చడి పెరుగు వస్తుందండి అది నూట ఎనభై రూపాయలండి మీల్ అయితే నూట ఎనభై రూపాయలండి పనస పొట్టు దమ్ అయితే చాలా బాగుంటుందండి అవునండి మీల్స్ ఫేమస్ అండి బిర్యానీస్లో తినాలనుకుంటే పనస పొట్టు దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి దాంట్లోకి పచ్చి మిరపకాయ పులుసని ఉంటుందండి చాలా అది కారంగా ఏమి ఉండదు చాలా బాగుంటుందండి అది కూడా ఫ్రైడ్ రైస్ ఆవన్నీ కూడా ఉంటాయండి

సరెండి ఇంకేమైనా స్వీట్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఇది స్వీట్ స్టార్టర్ కూడా ఉంటుందండి ఉంటాయండి బ్రెడ్ హల్వా ఉన్న బ్రెడ్ హల్వా ఉన్నాదండి కాజు పన్నీరు ఉన్నాదండి ఇంక కర్రీ ఉన్నాదండి ఈ పన్నీర్ కర్రీ కూడా ఉంది పన్నీర్ బట్టర్ మసాలా కూడా ఉన్నాదండి మీల్స్ ఫేమస్ అండి